అవును మ్యామ్ చెప్పండి పేపర్స్ ఉన్నాయి కానీ మ్యామ్ ఇది సింగల్ సింగల్ లెక్క ఇవ్వను బల్క్ ఉంటుంది మొత్తం బాక్స్ తీసుకోవాలి దానిది ఎస్ బండిల్స్ అన్నీ ఎలా అంటే మాది హోల్సేల్ షాప్ సో సింగల్స్ అనేది అమ్మము మీకు బల్క్లో కావాలంటే చెప్పండి పంపిస్తాం ఫ్రీ హోమ్ డెలివరీ గిట్ల ఉంటుంది అన్నీ బల్క్లో మీకు సెట్ సెట్ వస్తుంది మీరు కొంచెం నెగోషియేట్ చేయవచ్చు కానీ మరి అంత అంటే కుదరదు కానీ చేయవచ్చు మీరు చెప్పండి మీరు చెప్పండి ఎన్ని కావాలో మీకు

బోడుప్పల్ సైడు శ్రీ సాయి దుర్గ దుర్గ అని స్టేషనరీ షాపు మీకు బస్ స్టాప్ స్టాట్యూ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది అక్కడికి వచ్చి దొరుకుతాయి దొరుకుతాయి మీకు కావాలంటే మీరు ముందే ఆర్డర్ ఇస్తే మేము తెప్పించుకుంటాం అన్నీ ఉంటాయి అవి యాక్చువల్లీ అవైలబిలిటీలో అయితే అన్నీ ఉంటాయి అన్నీ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అవును అన్నీ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఎస్ అవన్నీ దొరుకుతాయి మీరు హోప్స్ పెట్టుకొని వచ్చేయండి మీరు ఫస్ట్ విజిట్ అయితే అవ్వండి మ్యామ్ తగ్గిద్దాం మీరు ఎక్కువ తీసుకుంటా అంటున్నారు కదా

తగ్గిస్తాం ఎంతో కొంత తగ్గిద్దాం మీకు ఎస్ బోడుప్పల్ శ్రీ సాయి దుర్గ స్టేషనరీ బిసైడ్ స్టాట్యూ ఇప్పుడు కిలోమీటర్స్ బట్టి ఉంటుంది మ్యాడం ఇప్పుడు మీది నియర్ బై ఉంటే తక్కువలో ఉంటే చేయచ్చు దగ్గర కాబట్టి కొంచెం దూరం ఉంటే దానికి చార్జెస్ అవుతాయి యా యా థ్యాంక్ యూ మ్యామ్